నాకు నేను కొన్ని నెలకు సరిపడా సరిపడా సరుకులు చెప్తానండీ నాకవి కొంచం హోమ్ డెలివరీ చేస్తారా ఓకేనండీ నేను చెప్తాను సరే అండీ సరే అవునండీ అంతేనండీ సేమ్ అడ్రస్ అండీ అవునండి చెప్తానండీ షుగర్ కేజీ అండీ కందిపప్పు కేజీ మినపప్పు కేజీ ఇంకా సన్ ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండీ అదొకటి ఒక టిన్ అవునండి కోకోనట్ ఆయిల్ ఒకటి పెద్దది ఇంకా టీ పొడి త్రి రోజెస్ అండి త్రి రోజెస్ అండి అదో పెద్దది ఏంటండీ ప్యాక్ ఇవ్వండి వేరుశెనగ గుళ్ళు కూడా కావాలండీ హాఫ్ కేజీ అండీ ఇంకా హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూస్ ఉంటాయి కదండీ అదొక గ్రీన్ గ్రీన్ కలర్ అండీ అదొక దండ కావాలండీ సోప్స్ మైసూర్ శాండల్ ఉంటాయా అండీ మీ దగ్గర మైసూర్ శాండల్ కూడా అదొక ఒక మైసూర్ శాండల్ ఒక ఫైవ్ అవి ఇవ్వండి చాలు స్టాక్ బాగుంటే ఇచ్చేయండి బ్రష్ టంగ్ క్లీనర్ వద్దు కానీ పేస్ట్ కావాలండీ కోల్గేట్ పేస్ట్ ఒకటి కోల్గేట్ అండి ఉందికదండీ ఇంకా ఏం అవసరం ఇంక ఏం అవసరం ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదండీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒక పెద్దది వన్ టెన్ రూపీస్ ఎంతో ఉంటుంది కదా పెద్దది అదండీ అదొకటి ఫేస్ వాష్ ఏం వద్దండి స్నాక్ స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా చాక్లెట్ కేక్ ఉంటుందండీ థర్టీ రూపీస్ ది అదొకటి ఇంకా జిమ్ జామ్ బిస్కట్స్ ఉంటాయి కదండీ అదొకటి మామ్స్ మ్యాజిక్ బిస్కట్ ప్యాకెట్ డార్క్ ఫ్యాంటసి ఒక డబ్బా ఉంటుంది కదండీ పెద్దది థర్టీ రూపీస్ ది అదీ ఇంకా ధమ్సప్ బాటిల్ లీటర్ బాటిల్ ఒకటండీ ఇంకా చపాతీ పిండి వద్దులేండి జావా కాసుకుంటాకి పొడి ఉంటుంది కదండీ అదండీ అదొక ప్యాకెట్ అండీ ఇంకా లేడీస్ కి సంబంధించినవి కూడా ఉంటాయి కదండీ లే లేడీస్ కి సంబంధించినది విస్పర్ ప్యాకెట్ ఒకటండీ అంతేనండీ ఇప్పుడు మీరు నాకు ఎప్పటికల్లా డెలివర్ చేయగలరండీ అవన్నీ కూడా ఓకేనండీ నేను మీకు అమౌంట్ తను డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత తనకి ఫోన్ పే చేస్తానండీ లేదా లిక్విడ్ క్యాష్ అన్నా ఇస్తాను బిల్లు తనకి ఇచ్చేస్తారు కదా సేమ్ అడ్రస్ అండి ఓకేనండీ నేను ఇంటి దగ్గరే ఉంటానండీ ఓకేనండీ కొంచం త్వరగా అయితే ట్రై చేయండి సరే థ్యాంక్స్ అండీ